ఆ నమస్తే అండి నా పేరు సీత ఆ లాస్ట్ వీక్ వచ్చేసి మీ సైట్ నుంచి కొన్ని ప్రాడక్ట్సు ఆర్డర్ పెట్టున్నాను నిన్నే డెలివరీ అయింది అనమాట నిన్న నాకు ఓపెన్ చేసి చూడ్డానికి టైం లేక నేను ఈరోజు మార్నింగే కొంచెం ఫ్రీ అయ్యాను ఆ ఓపెన్ చేసి చూసానండి ఆ నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి ఏమిటంటే నేను ఆర్డర్ పెట్టిందన్నీ మేకప్ ఐటమ్స్ అనమాట మేకప్ బ్రషెస్సు తర్వాత వచ్చేసి ఫేస్ మేకప్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టున్నాను ఆ బ్రష్ విషయానికి వస్తే ఆ బ్రష్ వచ్చేసి ఆ ఇప్ మొత్తము ఫిఫ్టీన్ సెట్ అఫ్ బ్రషెస్సు ఉన్నాయనమాట మేకప్ మేకప్కి అని చెప్పేసి దాంట్లో చాలా బ్రష్లు వచ్చేసి పైన లిడ్ వచ్చేస్తుంది ఆ బ్రష్ యొక్క లిడ్ పైన వచ్చేస్తుంది కొన్ని బ్రషెస్ అయితే కింద బ్రేక్ అయిపోయింది విరిగిపోయింది అనమాట ఆ అది మాత్రం కొంచెం రిటర్న్ తీసుకొని నాకు వేరేది ఎక్స్చేంజ్ చేసి ఇచ్చిన ఓకే లేకుంటే రిఫండ్ అన్న చేసేయండి ఇంకా మేకప్ ఐటమ్ విషయానికొస్తే ఆ ఐలైనరు బాటిల్ వచ్చి విరిగిపోయింది కొంచెం లీక్ అయ్యి బాటిల్కి అంతా కొంచెం అయిపోయింది ఆ బాక్స్కంతా కూడా కొంచెం అయిపోయింది ఐషాడో ప్యాలెట్టు వచ్చేసి లోపల ఉన్న చిన్న మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ పగిలిపోయింది ప్యాలెట్ ఐ ఐషాడో ప్యాలెట్ వచ్చి మొత్తం కలర్స్ అన్నీ ఫోర్ ఫైవ్ కలర్స్ కంబైన్ అయిపోయిందండి ఐ థింక్ అది కింద పడి బ్రేక్ అయిపోయినట్టు అనిపిస్తోంది నాకు తర్వాత వచ్చి ఈ ఐలైనర్ కూడా మొత్తం బయట వచ్చేస్తుంది లిక్విడ్ అంతా బాక్స్కి అంత కూడా అయిపోయింది బ్లాకిష్గా ఆ తర్వాత వచ్చి లిప్స్టిక్ వచ్చేసి ఇట్లా రోల్ చేయడం రోల్ చేయడమే విరిగిపోయి పడిపోతుంది ఈ త్రీ మాత్రం ఈ త్రీ తర్వాత ఆ బ్రష్ మాత్రం కొంచెం రిటర్న్ తీసుకొని నాకు వేరేదన్నా ఎక్స్చేంజ్ చేసి ఇవ్వండి లేకపోతే వచ్చేసి రిఫండ్ అన్న చేసేయండి మిగతా ప్రాడక్ట్స్ అన్నీ ఓకే బాడీ లోషన్ బాగానే ఉంది తర్వాత వచ్చి ఆ ఆ ఐబ్రో పెన్సిల్ ఆర్డర్ పెట్టున్నాను తర్వాత వచ్చేసి ఆ కాజల్ ఆర్డర్ పెట్టున్నాను ఆ తరవాత ఫౌండేషన్ నా షేడ్కి ఆర్డర్ పెట్టున్నాను అవన్నీ ఓకే నాకు ఈ ఫోర్ ప్రాడక్ట్స్ మాత్రం రిటర్న్ తీసుకొని నాకు ఎక్స్చేంజ్ చేసి అన్నా ఇవ్వండి లేకుంటే నా మనీ అన్నా రిఫండ్ అన్నా చేసేయండి ఎందుకంటే ఇలా ఉంటే వాడడం కొంచెం కష్టమూ ఆ డెలివరీ టైంలోనే ఏదో ప్రాబ్లం అయిందో ఏమో నాకు తెలీదు మీరు కొంచెము ఆ నేను రిటర్న్ చేసినప్పుడు మీరు చూస్తే మీకే కొంచం అర్థమవుతుంది ఇదే అండి నాకు కొంచం డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది మిగతా ప్రాడక్ట్స్ అంతా ఓకే లేకుంటే మొత్తం ప్రాడక్ట్సే మీరు తీసుకునేసి నాకు మొత్తం ఎక్స్చేంజ్ చేసి ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు నాకు ఏదో ఒకటి టూ డేస్లో తెలియజేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ వీక్ ఒక మ్యారేజ్కి వెళ్ళాలి నాకు మేకప్ ఐటమ్స్ కొంచెం అర్జెంటుగా కావాలనే ఆర్డర్ పెట్టున్నాను సో నాకు ఈ రోజు ఈవినింగ్ మెయిల్ ద్వారా లేకుంటే కస్టమర్ మీ కస్టమర్ సర్వీస్ నుంచి అన్నా నాకు కాల్ చేసి నాకు ఇన్ఫామ్ చేస్తే నేను మొత్తం ప్రాడక్ట్ అన్నా రిటర్న్ పెట్టేస్తాను నాకు ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేయండి లేకుంటే నాకు బ్రేక్ అయినా ఆ విరిగిపోయిన ప్రాడక్ట్సు ఇవి మాత్రం రిటర్న్ పెట్టమని చెప్పినా నేను రిటర్న్ పెట్టేస్తాను నాకు ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేయండి లేకుంటే రిఫండ్ అన్నా చేసేయండి నాకు ఏదో త్వరగా తెలియజేయండి నాకు టూ డేస్ లోపల నాకు మంచి ప్రాడక్ట్ రిటర్న్ వచ్చేలాగా మీరే చూడాలి ఆ చాలా థ్యాంక్స్ అండి